వ్యాధులు రాకుండా చూసుకోవడానికి ఆరోగ్యం ఉండటానికి మీరు చేసే కొన్ని పనులు ఏంటంటే ఆరోగ్యం తగ్గాలి అంటే ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి మందులు ఇచ్చే మందులు చక్కగా యూస్ చేయాలి అవి అవి మందులు మనం ఎప్పటికప్పుడు వేసుకోవాలి ఏ పుటకు ఆపూటకు వేసుకోవాలి వేసుకోకపోతే ఇంకా ఆరోగ్యం పెరుగుతుంది అలాగే నీకు ఏ ఏదైనా పడ్డారు ఏదైన్న కిందకు అట్లా పడ్డారు అనుకో పుసుపు పుసుపు ఎక్కువ పసుపు రాయాలి అలాగే బ్యాండేజ్ కూడా ఎక్కువ వాడాలి అలాగే మీరు ఫీవర్ కానీ ఏ వస్తే ఎ హాస్పిటల్కి మాత్రం తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే వారు ఇచ్చే క్వాలిటీ మెడికల్స్ క్వాలిటీ మెడిసిన్స్ కట్టా ఉంటాయి కదా దానివల్ల థాంక్స్